ఏదైనా మొదటి సారి వండాల్సి వచ్చినప్పుడు నేను మా అక్క మరియు అమ్మల సహాయం తీసుకున్నాను మొదటిసారి వంట మొదటిసారి నాకు వంట చేయడం రాలేదు కూరలో తగినంత ఉప్పు కారం ఎలా వేయాలో తెలిసేది కాదు మా అమ్మ మరియు అక్కలు దగ్గరుండి నాకు వంటలు నేర్పించారు ఇప్పుడు నేను బాగా వండగలుగుతున్నాను కూరలలో ఉప్పు కారం ఎంత వేయా పడుతుందో ఎంత వేయాలో తెలుసుకోగలిగాను ఆ సమయంలోనా నా అనుభవం నాకు బాగా నచ్చింది ఇప్పుడు నేను వంటలు చక్కగా వండగలుగుతున్నాను నాకు వంటలను ఎలా చేయాలో ఎలా వండాలో నేర్పించినందుకు మా అక్కకి మరియు అమ్మకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాకు వంట వంటే వంట విషయంలో సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది